మీరు ఈవెంట్ మేనేజరా అండి మీరు ఈవెంట్ మేనేజర్ గా డెకొరేషన్ చేయడానికి మాకు చేస్తా అన్నారు కదండి మీరు మేము చేసుకుంటాం మాకు పని లేదు కొంచెం ఏమో అండి మాకు డౌటే అండి మాకు రావట్లేదు మరి ఎందుకు అలా అని మాకు అన్నీ డెకరేషన్స్ మంచిగా ఉంటే మేము మనీ ఇస్తాం లేదంటే మనీ వద్దు మనీ ఇవ్వం డెకరేషన్ చేయించం అదే మరి అండి మంచిగా చేస్తే మనీ ఎంతైనా ఇస్తాం మంచిగా చేయకపోతే మేము ఎందుకు ఇస్తాం అండి మీరు కొన్ని వీటిలో వేసిరు అంట ఏమి బాగా వేయలేదంట ఏమో అండి మీ వర్కర్స్ ప్రాబ్లమో మరి ఎవరి ప్రాబ్లమో సోఫా సెట్స్ ఒక డెకొరేషన్ ఇస్తే ఒక డెకొరేషన్ చేసున్నారు

వేరే వాళ్ళు మాకు చెప్పారు కాబట్టి మేము మీకు చెప్తున్నాంఅండి

అదే మరి మాకు తెలియాలి కదా ఎట్లా ఏంటి కథ అని ఏమి చేస్తుర్రు అనేది రండి మీరే కొంచెం మంచిగా డెకరేషన్ చేస్తే రేపు మంచి ఉండేది రేపు మా మా రేపు అసలే పెయింటింగ్ డెకొరేషన్స్ ఉన్నాయి మాకు అదే అడుగుతుంది మరి మంచిగా చేస్తాను అంటే మీరు ఓకే అంటే మీరు ఓకే నాకు ఇష్ట నాకు ఇష్టమే మీరు రండి లేకుంటే లేదు మంచిగా చేస్తాను అంటే మీరు రండి లేకుంటే వద్దు ఏందండి అదే అడుగుతున్న మరి మంచిగా చేస్తే మంచిగా అయితే మాకు డెకరేషన్కి మంచిగా ఉండి చేయాలి మీరు లేకుంటే లేదు అదే వచ్చిన కాల్ కట్ చేయరా అట్లా కట్ చేయి